నమస్తే అండీ మేము వైజాగ్ అండీ ఎక్కడెక్కారు మీరు ట్రైను అవునా ఓకే ఆండి మీది విజయవాడేనా ఆండి మాదీ విజయవాడేనండి రిజర్వేషన్ చేసుకున్నారా అండి మీరు ట్రైను ఆ అవునండి అసలు ఈ జనాల మధ్యలో ఇంక రిజర్వేషన్ లేకపోతె కష్టం ఇంక నిల్చుని వెళ్ళాస్సి వచ్చేది ఎక్కడ వరకు ఏ ఊరండి ఆహా అవునా సరే ఆండి ఆ ఇది చాలా పెద్ద స్టేషన్ అండి టెన్ ప్లాటుఫార్మ్స్ వరకు ఉంటాయి అన్ని రాష్ట్రాలకు ఇక్కడ్నుంచే ట్రైన్స్ పక్కా ఉంటాయి అసలు ఆ అన్నింటికంటే ఇదే పెద్ద స్టేషన్ కదా అవునండి అందరు ఇక్కడికి వచ్చే ఎక్కుతారు వేరే ఊర్లో వాళ్ళు కూడా ఇదే పెద్ద స్టేషన్ కదా ఇంత మంది జనాలు ఉన్నా చాలా నీట్గా ఉంచుతున్నారండి స్టేషన్ మాత్రం స్టేషన్ అయితే చాలా క్లీన్గా ఉంది ట్రైన్స కూడా అసలు చాలా శుభ్రంగా ఉంచుతున్నారు ఇంతకు ముందు అలా ఉండేది కాదు ఆ చాలా డెవలప్ అయ్యిందండి ఈ మధ్య ఆ ఫుడ్ అవును నేను ఎప్పుడు ఫుడ్ ఈ మధ్యకాలంలో ఇంట్లో నుంచి తెచ్చుకోవటం లేదండి ట్రైన్లోనే తీసుకుంటున్నాను బాగుంటుందండి క్వాలిటీ మెయింటెన్ చేస్తున్నారు మంచి ఆయిల్స్ అవే యూజ్ చేస్తున్నారు ఆ ఇంతకు ముందు కొంచెం బాగుండేది కాదండి ఈ మధ్య మాత్రం బాగుంటుంది ఏ పని మీద వెళ్తున్నారండి కాకినాడ

ఓకే అదే మా మా పాప హాస్టల్లో ఉందండి తన్ని తీసుకు వద్దామని వెళ్తున్నా ఎప్పుడు తనే ఒక్కర్తే వచ్చేస్తుంది

ఆ అవునండి ఎప్పుడూ ట్రైన్లోనే వెళ్తామండి మేము బస్ ఎక్కువ యూజ్ చెయ్యము అది అంత సేఫ్టీ కూడా కాదని అనిపిస్తుంది ట్రైన్ కొంచం బెటర్ అండి అది తక్కువ ఖర్చుతో మన ప్రయాణం అయిపోతుంది మా పాప ఎప్పుడు ఒక్కర్తే వచేస్తుందండి ఎంత నైట్ వచ్చినా పోలీసులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎం భయంలేకుండా అవునండి అదే అండి ఆ లేదండి చదువుతుంది తను ఇంకా

సరే ఆండీ అయితే మరి లేదండి ఫుడ్డు అదే ట్రైన్లోనే తీసుకోవాలి తీసుకుందాం మనం ఫుడ్డు ఈ సారి మీరు కూడా ట్రై చెయ్యండి బాగుంటుంది